రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నారా ఏ రెస్టారెంట్ మీకు జొమాటో స్విగ్గీ ఉందా మీ మీ రెస్టారెంట్కి ఓకే బిర్యానీ కాస్ట్ ఎంత లైక్ లంచ్ టైమ్ కదా ఆర్డర్ చేయాలి ఇప్పుడు బెస్ట్ రెస్టారెంట్ అని విన్నా సో అందుకే చికెన్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ ఎంత ఉంది కాస్ట్ అంటే అక్కడికి వచ్చి తినడం ఆర్డర్ రెండూ సేమ్ టేస్టే ఉంటాయా ఏమన్నా మ్యానిప్యులేషన్స్ అవుతాయా ఓకే కొంచెం మీ మెన్యూ చెప్తారా ఓకే అంటే మేం ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఎంత ఎంత పడుతుంది క్వాంటిటీ ఓకే పీసెస్ ఎన్ని వస్తాయి అక్కడ పీస్ ఎక్స్ట్రా వస్తుందా కాంబో ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా అవి మటన్ కూడా జంబోనా ఓకే త్రూ జొమాటో ఆర్డర్ పెట్టేసుకుంటాను డెజర్ట్స్ ఏమైనా ఉన్నాయా కూల్డ్రింక్స్ ఓకే అంటే అంటే మాక్టేల్స్ కాక్టేల్స్ వద్దు గానీ డెజర్ట్సే కావాలి

స్పెషల్ డిష్ ఏం ఫేమస్ మీ దగ్గర ఓకే ప్రైస్ ఎంత లైక్ మొత్తం టోటల్ బిల్ ఎంతుంటుంది ఒక జంబో ప్యాక్ గులాబ్ జామున్ ఒక ఫైవ్ ఫైవ్ అంటే లైక్ ఎట్లిస్తారు పీసెస్సా లేకపోతే బాక్సా అట్ల ఫైవ్ బాక్సెస్ తీసుకోవాలా ఒక త్రీ బాక్సెస్ గులాబ్ జామున్ బిర్యానీ జంబో ప్యాక్ ప్యాక్ చేయండి నేను అడ్రస్ మీకు పెడతా ఓకే త్యాంక్ యూ